మాకు రెండు వారాలు రెండు రోజుల నుండి జ్వరం వస్తుంది సార్ రెండు రోజుల నుంచి జ్వరం వస్తుంది అంటే జ్వరంతో పాటు దగ్గు హెడేక్ డోలో వేసుకున్నాను అండి అయిన తగ్గలేదు

మీల్స్ చేస్తున్నారా సార్ చెప్పండి

అదే అండి డోలో వేసాం తగ్గలేదు హాస్పిటల్కి వచ్చేనా ఎట్లా అని అదే వాంతింగ్స్ వస్తుంది హెడేక్ ఎక్కువ వస్తుంది

సరే అండి మరి సరే అండి మరి రేపు వస్తాను అడ్రస్ చెప్పండి లొకేషన్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఓకే